కోవిడ్ నైన్టీన్ వచ్చిన సమయంలో చాలా ప్రాంతాలు ఎక్కువ ఇబ్బందిగా మారింది చాలా ప్రజలు అందరూ భయపడడానికి మొదలుపెట్టారు అంతేకాక చాలా ప్రదేశం ఈ ఇవి కోవిడ్ నైన్టీన్ అనే వ్యాధి అనేది స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యింది మనం చూడవచ్చు అంతేకాక అప్పటిలో కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పటి నుండి చాలా వరకు అందరూ బిజినెస్ మ్యాన్లు కావచ్చు అందరూ లా లాస్ అయ్యే స్థితికే ఉన్నారు అంతేకాక చాలావరకు ఎంతో ప్రజలు మందిగా ఎంతో ప్రజలు కావచ్చు ఎవరు బయటకి ఇంటి నుండి బయటకు వచ్చే వచ్చే రాలేకపోయారు అంతేకాక ఒక ప్రదేశం అనో బయట ఏదైనా ఒక ఒక కూరగాయలు ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే కూడా ఒక ఇబ్బందికరంగా మారింది అంతేగాక కోవిడ్ నైన్టీన్ వచ్చే సమయంలో చాలా ప్రాంతాలు లాక్ డౌన్ అనే మూసివేసేశారు అంతే కాక ఒక ఒక ఒకొక స్ట్రీట్ అని చెప్పుకోవచ్చు ఒక స్ట్రీట్ చెప్పుకోవచ్చు లేదా ఒక డిస్టిక్ కూడా చెప్పుకోవచ్చు ఆయా పలానా ప్లేస్ లో ఆయా ప్లేస్ లలో లాక్ డౌన్ అని లాక్ డౌన్ అని చెప్పి ముడి వేసేసారు అంతేకాక చాలా వరకు చాలా వరకు మునిసిపాలిటీ కమిషన్ వాళ్ళు కూడా ఎంతగానో ప్రయత్నించారు ఈ కోవిడ్ నైన్టీన్ ఎలా వ్యాధి వెళ్ళడానికి అది ఎవరికీ స్ప్రెడ్ కాకుండా వాళ్ళు చేసిన పని వచ్చేసి ఈ పురుగు మందులు చల్లడం ఇవన్ని కూడా చేశారు హెల్ప్ చేయడం కావచ్చు చాలా వరకు చేశారు అంతేకాక చాలా మంది ప్రజలు కుటుంబాలు వచ్చేసి ఎక్కువగా అప్పటినుండి వా యే శానిటైజర్ అనేది వాడేది ప్రారంభించారు అంతేకాక ఆ శానిటైజర్ వల్లనే ఎక్కువ మందికి నాకు తెలిసి చాలా మంది వరకు ఇప్పటికీ చావు నుండి విడుదలయ్యారని చెప్పుకోవచ్చు అంతేగాక చాలా వరకు ఈ సే ఈ శానిటైజర్ వాడటం వలన కోవిడ్ నైన్టీన్ అనే వ్యాధి దగ్గరకు రాకుండా కలిగింది అంతే కాకుండా చాలా మంది వరకు ఎంతగానో డాక్టర్లు కావచ్చు ఎంతగానో ఎవరెవరికి కోవిడ్ నైన్టీన్ నేది స్ప్రెడ్ అయిందో వాళ్ళకి వైద్యం చేయడం కావచ్చు ఎంతో ప్రయత్నం చేశారు కానీ కొంతమంది కానీ కొ కానీ కొ కానీ చాలా వరకు ఎంతగానో చనిపోవడం మనం చూడవచ్చు ఎంతోమంది గాను చనిపోవడం మనం చూడవచ్చు అంతేగాక చాల్ల ప్రజలు అందరూ చాలా వరకు ఎంతో భయపడ్డారు ఈ కోవిడ్ నైన్టీన్ వలన చాలా వరకు అందరికీ ఇది ఇబ్బంది కరంగానే మారింది ఎవరు ఇంటి ఇంటినుండి బయటకు రాలేకపోయారు ఎంతగానో ఒక నెలగా కావచ్చు రెండు నెలలుగా కావచ్చు ఇంట్లోనే ఉండి ఉండి ఉండాల్సిన ఆ పరిస్థితి వచ్చింది అంతవరకు ఈ కోవిడ్ నైన్టీన్ ఆ పరిస్థితిని తెచ్చింది అంత వ్యాధికరంగా మారింది దాని తర్వాత నార్మల్ గా ఆ కోవిడ్ నైన్టీన్ ఆగ్ ఆగడం అనేది తగ్గింది అంతేకాక దాని తర్వాత ప్రజలు సాధారణంగా మార్కెట్ లో తిరగటం కొంతకాలం వరకు అలా అలా కొనసాగింది అంతేకాక ఒకొక్కసారి కోవిడ్ నైన్టీన్ వస్తుంది మళ్ళీ మళ్ళీ కనబడలేక పోతుంది అంతేకాక చాలా ప్రజలు మార్కెట్ లో ఒకేసారి వెళ్ళడం వలన కోవిడ్ నైన్టీన్ కూడా స్ప్రెడ్ అవుతుంది అని తెలియజేసారు చాలా మంది అంతేకాక ఈ ఈ ప్రజలు చా జాగ్రత్తగా ఉండాలనేసి ప్రభుత్వం కూడా చాలా చాలా హెచ్చరిక ఇచ్చింది అంతేకాక శానిటైజర్లు ఇవ్వడం కావచ్చు మాస్కులు ధరించడం కావచ్చు చాలా వరకు హెచ్చరికలు చెబుతూనే ఉన్నారు అంతేగాక కుటుంబానికి ఒక మంచి పోషక ఆహారం ఇవ్వడం అంతేగాక ఏది పడితే అది తినడం అనేది కూడా హెచ్చరిక ఇచ్చింది అంతేకాక చాలా వరకు ఈ ఏ శానిటైజర్ అనే మందులు ఇచ్చారు వాటి వల్లనే కూడా ఇంతవరకు కోవిడ్ నైన్టీన్ అనేది దగ్గరికి రాలేకపోయింది అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ కోవిడ్ నైన్టీన్ ఆ సమయంలో చాలా ప్రాంతాలు ఎక్కువ ఇబ్బందికరంగానే మారింది ఎక్కు అన్ని అన్ని సందర్భాలు అయ్ ఎదుర్కోలేకపోయింది చాలా మంది కష్టాలు పడారు పడ్డారు అంతేకాక చాలా వ్యాపారాలు లాభం లేకుండా పోయింది అని మనం చెప్పుకోవచ్చు ధన్యవావాదాలు